యువతలో నిరుద్యోగం గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్వేషించాల్సిన కొన్ని ఉద్యోగ క్యాటగిరీలు ఏమిటి మరిన్ని ఉద్యోగాలు కల్పించాలి అంటే ప్రభుత్వం ఏమి చేయాలి యువతలో నిరుద్యోగం గురించి ఫస్ట్ ప్రభుత్వం కొన్ని కంపెనీలను ఏర్పాటు చేయాలి గ్రామం గ్రామంలో కంపెనీలను ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం జరగాలి అంటే ఎగుమతులు దిగుమతులు తగ్గించాలి అన్నీ ఎగుమతులు చేయాలి కానీ దిగుమతులు చేసుకోకుండా ప్రస్తుతం మన ఇండియాలో నిరుద్యోగ అభివృద్ధి చాలా పెరుగుతున్నది కావున ఎగుమతులు మన మన దేశం నుండి ఎక్స్పోర్ట్స్ ఒక్కటే పంపించి ఇంపోర్ట్స్ ఏవి స్టాప్ చేసుకుని అన్నీ ఇక్కడ నుండి కొత్త కొత్త ఫ్యాక్టరీలను కానీ కొత్త కొత్త కంపెనీలను కానీ ఏర్పాటు చేసుకుని నిరుద్యోగ అభివృద్ధిని తగ్గించాలి అని నా అభిప్రాయం అండ్ ఉద్యోగ క్యాటగిరీలను కొన్ని అన్వేషించాల్సిన కొన్ని ఉద్యోగ ఫ్యాక్టరీస్ పెంచడం కంపెనీస్ ఏర్పాటు చేయడం యువతకు నిరుద్యోగ అభివృద్ధిని తగ్గించడం వివిధ రకాల పరిశ్రమలను కల్పించడం వివిధ రకాల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం శిక్షణా కేంద్రాలు శిక్షణ పూర్తి అయిన తరువాత ఉద్యోగాన్ని కల్పించడం ఇలా చేయడం వల్ల యువతలో నిరుద్యోగ అభివృద్ధి తగ్గి వారి వారి కుటుంబాలను పోషించుకోవడానికి తగిన శక్తిని బలాన్ని పెంపొందించాలి పెంపొందించే దిశగా ప్రభుత్వం నడవాలి ప్రభుత్వం రోడ్లు వేయడానికి అండ్ ఇతర ఇతర పథకాలు ఇవ్వడానికి డబ్బును చాలా వృథా చేయకుండా నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించి వారి కాలి పై వారు నివసించేలాగా జీవించేలాగా వారి కష్టం మీద వారు ఉండేలాగా ప్రోత్సహించాలి ఎంతకాలం పథకాలు ఇవ్వడం అండ్ వాళ్ళ పిల్లలకు కానీ పెద్దలకు కానీ సహాయం చేయడం ప్రభుత్వం ఇవన్నీ కల్పించడం బదులు నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించడం వల్ల వారు వారి కుటుంబాలను సక్రమంగా పోషించుకోగలరు కావున ప్రభుత్వం మీద ఏ పథకాల మీద ఆశను విడనాడి బ్రతకగలరు కావున జీవితానికి ఉద్యోగం చాలా ముఖ్యం కేటగిరిలో ఏముంది ప్రభుత్వం స్టార్టింగ్ నుండి అంటే ప్రభుత్వం ప్రతి ప్రభుత్వానికి ఐదు అని సంవత్సరాలు ఉంటుంది ఐదు ఐదు సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క డిఎస్సీ కానీ ఐఏఎస్ కానిస్టేబుల్ ఇంకా ఇతర ఇతర జాబ్స్ గ్రూప్స్ సివిల్స్ ఆర్బీఐ అండ్ ఇట్లా నోటిఫికేషన్లను విడుదల చేస్తు ఉండాలి అటువంటి జాబులను భర్తీ చేస్తు ఉండాలి ఇంకా పర్మనెంట్ జాబ్ లాగా గవర్నమెంట్ జాబ్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకనంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ పోషిస్తుంది అండ్ గవర్నమెంట్లో పని తక్కువగా ఉంటుంది అండ్ చేస్తే వర్క్ చేయచ్చు లేదంటే చల్లగా ఫ్యాన్ కింద పండుకోవచ్చు అన్న చెడు అభిప్రాయంతో ప్రజలు అండ్ ఉద్యోగులు ఉన్నారు ఇవన్నీ రద్దు చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత హార్డ్వర్క్ ఉంటాయో నార్మల్ ఉద్యోగాలు కూడా అంతే హార్డ్వర్క్ ఉంటాయి సో అన్నీ ఉద్యోగాలను కల్పించి సమాన వేతనం సమాన రాయితీ సమాన పని హక్కు చట్టాన్ని కల్పించాలని ప్రభుత్వానికి మనవి చేయడం జరుగుతున్నది